నేను తినడానికి అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలు చాలానే ఉన్నాయి ఎందుకంటే నేను ఆహార ప్రియుడ్ని నేను వంటకాలు ఎక్కువ చేస్తాను ఆ వంటకాల్ని రుచి చూస్తున్నపుడు నాకు చాలా అనుభవం కలుగుతుంది అది చాలా మంచి అనుభవం వర్ణనాతీతం అయితే నేను చాలా వంటకాల్ని ప్రోత్సహిస్తాను కానీ నాకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటారు వాటిని నేను ప్రోత్సహించను అంటే చైనీస్ వంటకాలను నేను అసలు తినను కానీ అవి ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత పొందిన వంటకాల్లో ఒకటిగా ఉంటాయి వాటి రుచి పోషక సామర్ధ్యం మరియు వాటి యొ వల్ల అవి ప్రసిద్ధి చెందాయి కానీనేను వాటిని ఎప్పుడూ ఆసక్తికరంగా తినలేదు కనీసం చూడడానికి కూడా ఇష్టపడను అయితే నేను ఎక్కువ తినే ఈ భారతీయుల వంటకాలు భారతీయ వంటకాలు రుచి ఘాటు ఇక భిన్నమైన సువాసనలకు ప్రసిద్ధికెక్కాయి అయితే భారతీయ వంటకాల్లో చికెన్ మసాలా బిర్యానీ దోశ ఐస్క్రీమ్ అనేక పదార్ధాలున్నాయి వాటిల్లో నాకు బిర్యానీ అనేది కూడా చాలా ఇష్టం ఒకటన్ చెప్పలేను ముందుగానే చెప్పాను అందులో బిర్యానీ చాలా బాగుంటుంది బిర్యానీ అనేది చాలా చికెన్ వాటిని కరెక్ట్గా మ్యాగినేట్ చేసి వండుతారు చాలా మంచిగా ఉంటుంది ఆ అనుభూతి తిన్నప్పుడు ఇంకా ఇంకా వంటకాలలో జపనీస్ వంటకాలు కూడా ఉంటాయి ఈ జపనీస్ వంటకాలు రుచి సాధారణంగా తక్కువ ఉంటుంది ఇంకా ఆరోగ్యకరంగా ఉంటుంది అంటే ఇందులో ఎక్కువ ఆకుకూరలు కలిపి తింటూ ఉంటారు అయితే ఈ వంటకాల్లో చాలా టెంపరరీ అంటే కొంచం ఇలా రుచి తక్కువ ఉండి అంటే అందులో ఘాటు అటువంటివి తక్కువగా ఉండి ఉన్నందుకు అవి ప్రసిద్ధికెక్కాయి అంటే మన జపనీస్ వాళ్ళందరూ మన భారతీయుల్లాగా కారాలు వాటిని తినలేకపోతారు కాబట్టి వాళ్ళు తినే వంటకాల్లో కారాలు అవి తక్కువుండి పోషకాలు ఎక్కువుంటాయి ఇంకా మెక్సికన్ వంటకాలు ఉంటాయి ఈ మెక్సికన్ వంటకాల్లో రుచి చాలా ఉంటుంది మరి చిరుతిండ్లకి ప్రసిద్ధికెక్కాయి నేను అందుకే మెక్సికన్ వంటకాలకి కూడా ఇష్టం చూపించను అవి చిరుతిండ్లను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటాయి ఇంకా ఇలా వంటకాలు చెప్పాలంటే చాలా చాలా దేశా దేశాలకి ప్రత్యేకమైన వంటకాలుంటాయి కానీ నేను భారతదేశంలో పుట్టినందుకు చాలా సంతోషపడతాను ఎందుకంటే నాకు భారతీయుల వంటకాలే అన్నింటికన్నా మెక్కువ చూపిస్తాను భారతీయుల వంటకాల్లో ప్రతీ వంటకం నాకు ఇష్టమే అందులో ముఖ్యంగా గుత్తివంకాయే గుత్తివంకాయ చిన్న చిన్న సైజు వంకాయల్ని తీసుకుని మనం ఆ వంకాయల్ని మంచిగా కోసి అందులో మసాలాలు అన్నీనిండుగా పెట్టి మంచి దోరగా వేగించి తింటే చాలా బాగంటుంది దాన్ని కొట్టే వంటకమే లేదు ఇంకా మంచిగా వంకాయలు చెప్పాలంటే గుడ్లు కర్రీతో చేసే వంటకాలు ఇంకా నాన్ వెజ్ మాంసాహార వంటకాలు కూడా మాంసాహార వంటకాల్లో కోడి మాంసం వంటకం ఇంకా చేపల పులుసు మన భారతదేశంలో చేపల పులుసు వంటకాన్ని కొట్టే వంటకమే లేదు చేపల పులుసు వంటకాలు ఇంకా చేపల వేపుడు ఇంకా చేపల వేపుడు చేసుకోని పప్పుచారులో నంచుకుని తింటున్నప్పుడు ఉండే వంటకం అదిరిపోతుంది ఇంకా అలా చెప్తూ ఉంటే ఇంకా చాలానే వస్తాయి ఇంకా మనం శాఖాహార వంటకాల్లో అన్నింటి కన్నా నాకు ఎక్కువ ఇష్టం వచ్చేది ఈ కాకరకాయ వేపుడు కాకరకాయ వేపుడు కొంచం చేదుగా ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది దాన్ని నేను పప్పుచారుతో నుంచుకుంటాను అదిరిపోతుంది అది నా ఎన్నప్పటికీ ఇష్టమైన వంటకంలో ఒకటి